నాకు హిందూ మత సాంప్రదాయాల ఆధారంగా పూజా సమయంలో కొన్ని నిర్దిష్ట సాంస్కృతిక పద్ధతులు ఉన్నాయి అని తెలుసుకున్నాను పూజకు ముందు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం నేను స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తాను అలాగే పూజగదిని శుభ్రంగా మరియు ఉంచడం చాలా ముఖ్యమైన విషయమని నేను తెలుసుకున్నాను గది పూజాగదిని తుడిచి పూలు దీపాలు మరియు ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేస్తారు అలాగే పూజ సమయంలో భక్తితో మరియు శ్రద్ధతో దేవునిని స్మరిస్తారు నేను శ్లోకాలు మంత్రాలు మరియు ప్రార్థనలను పాటిస్తాను పూజ ముగిసిన తరువాత దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు నేను ధన్యవాదాలు చెప్పడానికి మరియు దయ కోసం ప్రార్థన చేయడానికి కొంత సమయం గడుపుతాను ఈ సాంస్కృతిక పద్ధతులు నాకు నా మతాన్ని ప్రశ్ ప్రశంసిచడానికి మరియు దేవునితో అనుసందించుకోవడానికి ఇది సహాయపడుతుంది నేను ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా నేను నా మతం యొక్క అర్ధాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను